నేను ఆన్లైన్లో చూసి నెయిల్ పోలిషెస్ సెట్ నేను ఆర్డర్ చేశానండి ఇదే నా ఫస్ట్ ఆర్డర్ అండి అసలు ఆన్లైన్లో ఇన్ని రంగులు చూపించడం ట్వెల్ కలర్స్ చూపించారండి పన్నెండు రంగులు చూపెట్టారు నాకు అసలు నేను ప్రోడక్ట్ అలాగే వస్తుంది అనుకున్నాను ఖచ్చితంగా నాకు ప్రోడక్ట్ డెలివరీ అయింది సేమ్ అదే కలర్స్ అదే పాలిష్ ఇంకా నాకు కాంప్లిమెంటరీగా నెయిల్ రిమూవర్ కూడా ఇచ్చారు నా ఫస్ట్ ప్రోడక్ట్ నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది మా ఇంటి అన్న వాళ్ళందరూ చూసి ఆ ప్రొడక్ట్ చాలా బాగుంది ఎక్కడ ఆర్డర్ పెట్టావు ఎంత బాగుంది ఆల్ వెరైటీస్ కలర్స్ వచ్చినాయండి నాకు చాలా ఆనందంగా అనిపించింది మా ఇంటి పక్కన వాళ్ళు నాకు ఆర్డర్ చేయండి అని చెప్తున్నారు ఆ నెయిల్ పాలిష్ ట్వెల్ సెట్స్ కలరే కాని క్వాలిటీయే కాని థిక్నెస్సే కాని చాలా బాగుంది నెయిల్ రిమూవర్ కూడా చాలా బాగుంది నాకు ఎంతగానో ఆనందాన్ని కలిగించింది నా ఫస్ట్ ప్రోడక్ట్ దీనివల్ల నేను ఇంకా ఇంకా ఆన్లైన్లో కొనాలని అనుకుంటున్నాను నా నెయిల్ రిమూవర్కి నేనైతే చాలా ఇంప్రెస్ అయ్యాను అది చేతికి పెట్టుకోగానే భలే షైనింగ్గా ఎంతో అందంగా కనబడుతుందండీ నా నెయిల్ పోలిష్ రిమూవర్స్ని అందరిని ఆకర్షించింది చాలా బాగుందని అందరూ అంటున్నారండి నాకెంతగానో నచ్చింది నా ఫస్ట్ ఆర్డర్ థ్యాంక్ యూ